నేను ఆన్లైన్లో ఫ్యాన్ ఛార్జింగ్ ఫాన్ కొన్నాను ఛార్జింగ్ ఫాన్ అనేది ఛార్జింగ్ కావట్లేదు మరియు క కరెంట్ ఉన్నా ఛార్జింగ్ ఎక్కట్లేదు చా ఛార్జింగ్ సిస్టమ్ కూడా బాగాలేదు మరి ఛార్జింగ్ ఎక్కినా ఎయిట్ హవర్స్ ట్వెల్వ్ హవర్స్ పడుతుంది అస్సలు ఛార్జింగ్ ఫాన్ చా గాలి స్పీడ్గా తిరగట్లేదు గా గాలి రెక్కలు కూడా సిస్టమ్ బాగోట్లేదు గాలి రెక్కలు వంగిపోతున్నాయి గాలికి డస్ట్ కూడా బాగా ప పట్టేసింది స్లోగా గాలి ఇల్లంతటా వ్యాపించట్లేదు గా గాలి స్లోగా తిరగడం వల్ల రాత్రికి ఇబ్బంది అవుతుంది గాలిలో వర్కింగ్ సిస్టమ్ బాగోలేదు వర్కింగ్ సిస్టమ్ ఏమిటి అంటే ఫాన్ ఛార్జింగ్ కావట్లేదు వైరింగ్ సిస్టమ్ బాగోలేదు కెపాసిటర్ సిస్టమ్ బాగోలేదు రేగులేటింగ్ సిస్టమ్ బాగోలేదు బేరింగ్ సిస్టమ్ బాగోలేదు బాగోలేదు బాగోలేదు ఫాన్ స్విచింగ్ కండిషన్ అనేది ఈ డీసీ కరెంట్ ఏసీ కరెంట్కి పాస్ అవ్వట్లేదు బేరింగ్స్ అనేవి వేగంగా కాలిపోతన్నాయి ఫాన్ రే రెక్కలు కానీ స్విచ్చింగ్ కరెంట్ సిస్టమ్ కానీ రెగ్యులేటింగ్ సిస్టమ్ కానీ మొత్తం ఇంజెన్ కెపాసిటీ ఏవి మొత్తం బాగోక పాడైపోతన్నాయి క డీసీ డస్ట్ ఎక్కువ పట్టడం వల్ల ఇదైపోతన్నాయి ఏసీ కరెంట్ రెగ్యులేటర్ కరెంట్ రెగ్యులేటర్ స్విచ్చింగ్ నుంచి ఫీజ్కి ఫ్యూస్ నుంచి బోర్డుకి కనెక్షన్ కూడా రావట్లేదు మె మెయిన్గా రెగ్యులేటర్ సిస్టమ్ కెపాసిటర్ దెబ్బతినడం వల్ల ఫాన్ ఛార్జింగ్ ఫ్యాన్లు కూడా తిరగట్లేదు ఈ ఛార్జింగ్ ఫ్యాన్లు అనేవి ఈ రోజుల్లో బాగా పని చేయట్లేదు ఛార్జింగ్ ఫ్యాన్లు తీసుకోవడం వల్ల కరెంట్ లేకపోయినందున యూస్ చేస్తాం కానీ యూస్ అవ్వట్లేదు ఎందుకంటే మెయిన్ వైరింగ్ సిస్టమ్ బా మొత్తం మెయిన్లీ బేరింగ్ సిస్టమ్ వైరింగ్ సిస్టమ్ బాగోట్లేదు